మాకిష్టమైన ఆహారం ఆర్డర్ పెట్టాడానికి ఒక ఆన్లైను బుక్ చేసుకోవాలి ఆ వెబ్సెట్లో సుజిని యాప్ని నేనే డౌన్లోడ్ చేసుకున్నాను సో దానిలో నేను ఇష్టమైన ఆహారంని ఆర్డర్ పెట్టాను ఆ ఆర్డర్లో చాలా చాలా ఇష్టమైన ఆహారం దానికి మా ఫ్యామిలీగా ఒక ఆర్డర్ పెట్టాను సర్ మా ఫ్యామిలీ సడన్గా వద్దనుకున్నాము సరే మా ఆర్డరు క్యాన్సిల్ చేయమని చెప్పాను సో అతను ఆ వెబ్సైట్లో వెతికి అది ఎలా రిమూవ్ చేయాలి ఎలా ఎమౌంట్ మనకి రావాలి అని నేను వెబ్సైట్లో వెతికాను సరే అతను వెబ్సైటు కస్టమర్ నెంబరు నాకు వెతుకొని కస్టమర్కి ఫోన్ చేసాను సర్ ఈ విధంగా నేను బయ్ మిస్టేక్ ఆర్డర్ పెట్టాను నాకు ఆ ఆహారం నచ్చలేదు సో తిరిగి మా ఎమౌంటు తిరిగి ఇచ్చేయండి సార్ అడిగినాను కాల్ బ్యాక్ చేస్తాము సర్ వేట్ చెయ్యండి అన్నారు కస్టమర్కి ఫోన్ చేస్తే సార్ ఈవిధంగా నేను పలనా టైమ్కి పలనా రోజు ఈవిధంగా మేము ఆర్డర్ పెట్టాను ఈవిధంగా మా ఫ్యామిలితో ఒక ఒక మంచి ఆహారాన్ని బిర్యానిని ఆర్డర్ పెట్టాను నాన్ వెజ్జీ వద్దు నాకు వెజ్జే కావాలన్నారు సర్ ఇది నాకు వెంటనే అది నా ఎమౌంటు కాన్సెల్ చేసి ఆర్డర్ కాన్సెల్ చేసి తిరిగి నా ఎమౌంటు నా నగదును మా అకౌంటులోనే తిరిగి చెల్లిస్తారు నేను మంచి ఇంకొక ఆర్డర్ పెడతాను సర్ అన్నాను కస్టమర్కి ఫోన్ చేసి ఈవిధంగా సర్ ఒక టూ మినిట్స్ వేట్ చెయ్యండి మీరు ఎప్పుడు ఆర్డర్ పెట్టారో నేను ఒకసారి చెక్ చేస్తాము దాని డీటైల్సు మీకు అప్డేట్ చేస్తానని చెప్పారు సర్ కొంత తొందరకానివ్వండి సర్ మళ్ళీ ఫాస్ట్లో డెలివరీ వచ్చేయబోతుంది అన్నాను సర్ ఈవిధంగా సుజ్జిలో ఆర్డర్ పెట్టాను సర్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఆర్డర్ కాన్సెల్ చేసి నా నగదును తిరిగి చెల్లిస్తే నేను ఇంకొ ఆర్డర్ పెట్టుకుంటాం సర్ తెస్తే కదా అది వేస్ట్ అయిపోతుంది సర్ అన్నాను వెంటనే కస్టమర్స్ స్పందించి సర్ ఫైవ్ మినిట్స్ ఇంక టూ మినిట్స్ వేట్ చెయ్యండి మీరు ఆర్డర్ పెట్టినా టయానికి నేను అప్డేట్ ఇస్తాను అన్నారు సరే అంటేనే ఒక ఐదు నిమిసాలు కాల్ బ్యాక్ వచ్చింది ఆన్లైన్లో నా అమౌంట్ని డిలీట్ చేసి ఆర్డర్ కాన్సెల్ చేసి నా ఎమౌంటు తిరిగి నా అకౌంటులోనే వేయలగ చూడండి సర్ అన్నా సో ఒకే వేట్ చెయ్యండి సర్ అన్నారు సర్ అంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్ అప్డేట్ అయింది దీనిని కాన్సెల్ చేస్తున్నాను మీ అమౌంటులో ఒక పది నిమిసాల తర్వాత మీ అకౌంటులోని పడిపోతుంది తొందర పడకండి సర్ ఇకమీదట అలా జరగకుండా ఒక మంచి ఆహారాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు సరే మిస్టేక్ లేకుండా మీరు ఆర్డర్ పెట్టండి అన్నారు సరే సర్ అన్నారు సర్ సర్ ఈవిధంగా మళ్ళీ ఆర్డర్ పెడతాను మిస్టేక్ లేకుండా మళ్ళీ మా డోర్ డెలివరి డోర్ డెలివరీ ఇవ్వండి సర్ అన్నాను సరే అన్నారు సర్ ఈవిధంగా నేను ఇంకొక ఆర్డర్ పెట్టబోతాను అది కన్పామ్గా చెప్తున్నాను నాకు అంత తొందరగా తెచ్చి ఇవ్వండి సర్ వేట్ చేస్తా ఉన్నారు సరే నా అమౌంటును తిరిగి నా అకౌంటులో వేసినందుకు చాలా ధన్యవాదాలు సర్ నేను ఇంకమీదట మిస్టేక్ లేకుండా నేను ఆర్డర్ పెట్టుకుంటాను సర్ బై మిస్టేక్ ఫస్ట్ టైమ్ కాబట్టి నాకు ఈవిధంగా జరిగింది సెకండ్ టైము జరకుండా చూసుకుంటాను సార్ ఇంకో రిక్వస్ట్ అది ఆర్దర్ పెట్టడం వళ్ళ అది వేస్ట్ అయిపోయింది సర్ మీరు అది తీసుకోండి సర్ రిక్వస్ట్ పెట్టడం వళ్ళ సరే మేమే తీసుకుంటాము ఇంకా అన్నీ ఆర్డర్ పెట్టిన తొందరగా వచ్చి ఇవ్వండి సర్ ఓకే అన్నారు బుక్ చేసుకున్నాం వచ్చింది ఓకే